నాకు తెలిసిన కొన్ని కార్లు పేర్లు కియా సెల్టాస్ కియా సోనిట్ రెనాల్ట్ డస్టర్ రోల్స్ రాయిస్ ఫ్యాన్టమ్ బెంట్లీ కాంటినెంటల్ బీఎండబ్ల్యూ త్రీ ఫిఫ్టీ బీఎండబ్ల్యూ జీటీ ల్యాంబోర్గినీ ఫోర్డ్ ఎండీవర్ క్వాలిస్ ఇనోవా వెన్యూ వెర్నా ఎలంట్రా సియాజ్ మారుతీ ఎయిట్ హండ్రెడ్ వ్యాగన్ ఆర్ అంబాసిడర్ టాటా సుమో సిఫ్ట్ డిసైర్ స్కార్పియో ఫార్చూనర్ ఇటియోస్

కొరళ్ళా బెంజ్ బెంజ్ ఏఎండి యాస్టన్ మార్టిన్ ల్యాండ్ రోవర్ క్యార్డిల్యాక్ రేంజ్ రోవర్ డిఫెండెర్ ల్యాండ్ రోవర్ ఆడీ బుగాటీ జాగ్వార్ పజారో మెట్స్బుషీ